బాగున్నావా అక్క

అయితే ఏం లేదు నా ఆధార్ కార్డు అనుకోకుండా పోయింది అది దొరకటం లేదు మళ్ళీ నేను ఆధార్ కోసం ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి ఆధార్ కార్డు అప్లై చేసుకునే కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అక్క అవునా అదే నాకు ఇప్పుడు కావాలి అర్జెంటుగా ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి అక్కడికి వెళ్ళి నేను అప్లై చేసుకుంటాను అక్క